తోట పని కోసం మేము మూడు రకాలైన పనిముట్లు వాడతాము అందులో పార గడ్డపార మరియు కొడవలి కలుపు మొక్కలు తీసివేయడానికి కొడవలి వాడతాము దాని ద్వారా చెట్ల మధ్యలో ఉన్న కలుపు మొక్కలను కొడవలితో ఏరిపారేస్తూ ఉంటాము మరియు కొత్త మొక్కలు నాటడానికి గడ్డపారని యూస్ చేస్తాము ఉపయోగిస్తాము మొక్కలు నాటడానికి గడ్డపారతో గోతులు తవ్వి ఆ గోతులలో మొక్కలను నాటుతూ ఉంటాము ఇంకా పారను ఎందుకు ఉపయోగిస్తాము అంటే మొక్కకు మొక్కకు నీళ్ళు వెళ్ళడానికి అవసరమయ్యే కాలువలను పారతోనే తవ్వుతాము మరియు మరి లొం తీసిన లొందలను కూడపడానికి కూడా పారనే ఉపయోగిస్తాము మరియు కలుపు మొక్కలను బుట్టలో వేసుకోవడానికి కూడా పారనే ఉపయోగిస్తాము ఇలా ఈ మూడు పనిముట్లతో తోట పనులు మేము సులభంగా చేస్తాము మరియు వీటికి నీటి పంపిణీ ఈ మొక్కలకు నీటి పంపిణీ చేయడానికి ఒక పంపును కూడా యూస్ చేస్తాము ఇలా ఇలా రకరకాలైన పనిముట్లను ఉపయోగిస్తూ ఉంటాము కానీ మేము ముఖ్యంగా ఉపయోగించేది మాత్రము ఇవి మాత్రమే